భారతదేశంలో మతపరమైన దేశం మరియు దానిలోని అనేక ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ప్రదే మతపరమైన ప్రదేశాలు అయోధ్య హిందు మతంలో అత్యంత పవిత్రమైన దేశాలలో ప్రదేశాలలో ఒకటి ఇక్కడ రామాలయం నిర్మించబడింది వారణాసి హిందుమతంలో పురాతన నగరంలో ఒకటి ఇక్కడ గంగా నది ప్రవహిస్తుంది మధుర హిందుమతంలో మరొక పవిత్రమైన నగరం ఇక్కడ కృష్ణుడు జన్మించాడు మరియు పెరిగాడు ఉజ్జయిని ఈ జైనంలో ఈ మతంలోని అత్యంత పవిత్రమైన నగరంలో ఒకటి ఇక్కడ జైన తీర్థకారులలో ఒకరు అయిన మహావీరుడు జన్మించాడు అజంతా బౌద్ధమతం మరియు జైనమతం యొక్క అద్భుతమైన గృహాలు చిత్రాలు ప్రసిద్ధి చెందిన ప్రదేశం కైలాస్నాథ్ హిందుమతంలో అత్యంత పవిత్రమైన పర్వతాలలో ఒకటి ఇక్కడ శివుడు నివసిస్తున్నట్టు నమ్ముతారు మతపరమైన ప్రదేశాలలో భక్తులు తరచు ప్రార్థనలు చేయడం ధ్యానం చేయడం లేదా యాత్రలు చేయడం వంటి వివిధ సాంప్రదాయాలను అనుసరిస్తారు కొన్ని ప్రదేశాలలో నిర్దిష్ట పండుగలు లేదా ఉత్సావాలు నిర్వహించబడతాయి అవి భారతదేశం యొక్క సంస్కృతి మరియు చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశాన్ని ఇస్తాయి ఉదాహరణకు అయోధ్యలోని రామాలయం యొక్క ప్రాముఖ్యత రామ లలక్షణ సీత రామాలయంలోని పాత్రలలో ముడిపడి ఉంది రామాలయం పునర్నిర్మాణం కోసం ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు మరియు రెండు వేల ఇరవై మూడులో కొత్త రామాలయం ప్రారంభించబడింది రామాలయం ప్రారంభోత్సవం భారతదేశంలోని హిందువులకు చాలా పవిత్రమైన సంఘటన మరొక ఉదాహరణ వారణాసిలోని గంగా నది గంగా నదిని హిందువులు పవిత్రంగా భావిస్తారు మరియు వారు తమ జీవితంలో ఒకసారి కనీసం గంగా నదిలో స్నానం చేయాలని కోరుకుంటారు వారణాసిలోని గంగా నదిలో స్నానం చేయడం భక్తులకు పాపం నుండి విముక్తి పొందడానికి మరియు మోక్షాన్ని సాధించామని సహాయపడుతుంది